వ్యవసాయం అనేది జీవనాడి వ్యవసాయం ఎక్కువ కాలం ఉండాలి అంటే అందులో సాగుబడి చేసే విధానాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం రసాయనాలు మందులతో పంటలన్నీ బాగా పండిస్తున్నారు వీటి వల్ల చాలా నష్టం జరుగుతుంది రాబోయే కాలంలో ఈ వ్యవసాయము వ్యవసాయం ఎక్కువ కాలం ఈ రసాయనాలు వల్ల ఉండదు భూమి సారవంతం తగ్గిపోతుంది దాని యొక్క ఆహార పదార్థాల యొక్క క్వా క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అలాకాకుండా సాంప్రదాయ పద్ధ మొత్తంలో వాడటం ద్వారా ప్రకృతి సిద్దమైనటువంటి విధానాల ద్వారా వ్యవసాయాన్ని చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అలాగా అదే కాకుండా ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి పోషకాహారాలు పోషకాహారాల లోపం తగ్గిపోతుంది ఎక్కువ కాలం వ్యవసాయం చేయడానికి ఈ పద్ధతులు అనుసరించడం ద్వారా ఎక్కువకాలం వ్యవసాయం భవిష్యత్తులో నిలబడుతుంది